సినారియో మేము పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసి అప్లికేషన్ ఐడితో కూడిన రసీదును కోల్పోయాము ఇప్పుడు మేము ఆ ఐడిని తిరిగి పొందడానికి మరియు స్థితిని తనిఖీ చేయడానికి పాస్పోర్ట్ యొక్క కార్యాలయానికి కాల్ చేయాలని అనుకున్నాము కోల్పోయిన అప్లికేషన్ ఐడి గురించి మా వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నాము ఎలాగ అంటే మాకు ఈ ఈ పాస్పోర్ట్ యొక్క అప్లికేషన్ ఐడి ఉం ఉంటేనే మాకు అప్లికేషన్ ఐడి ఉంటేనే పాస్పోర్టు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఇప్పుడు అది పోగొట్టుకున్నాము కాబట్టి మాకు అది తిరిగి ఎలా రావాలో కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నాము కానీ అది పోగొట్టుకోవడం మాకు చాలా బాధను నిరాశను గురి చేసింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అది ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నది మాకు తెలియడం లేదు ఎలాగైనా ఒకసారి పాస్పోర్ట్ కార్యాలయానికి కాల్ చేయాలి అని అనుకున్నాము తిరిగి ఐడిని పొందడానికి పాస్పోర్టు తనిఖీ చేయాలని దరఖాస్తు తనిఖీ చేయాలని ఆ పాస్పోర్ట్ యొక్క కార్యాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళతో మా పాస్పోర్ట్ యొక్క కార్యాలయంలో ఉన్న వ్యక్తితో మాట్లాడడం జరిగింది అప్లికేషన్ ఐడితో కూడిన రసీదు కోల్పోయారు కాబట్టి మీరు మళ్ళీ అప్లికేషన్ పాస్పోర్ట్ దరఖాస్తు కాగితము తెచ్చి మీరు అన్నీ వాటిని రాసి నింపి అన్నీ కరెక్ట్గా రాసి ఫామ్ నింపి అప్లికేషన్ ఇవ్వండి మేము ఆ యొక్క వివరాలు సేకరించి మళ్ళీ కంప్యూటర్లో చెక్ చేసి మీకు ఒక పాస్పోర్ట్ యొక్క ఐడితో కూడిన రసీదును ఇస్తాము అని అన్నారు